భారతదేశంలో అందుబాటులో ఉన్న ఆసుపత్రులు మరియు వైద్య సేవలు గురించి నా అభిప్రాయం మిశ్రమం ఒకవైపు మునుపటి కంటే ఇది చాలా మెరుగుగా ఉంది ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణపై చాలా పెట్టుబడులు పెట్టింది ఇది ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలాగా చేస్తుంది ఉదాహరణకు ప్రభుత్వం ఆసుపత్రులు మరియు క్లినిక్ల సంఖ్య పెరిగింది మరియు వారు తక్కువ ధరలకు మరింత నాణ్యమైన సేవలను అందిస్తున్నారు అదనంగా ప్రభుత్వం అనేక ప్రజా ఆరోగ్య పథకాలను అందించింది ఇది పేదలకు ఆరోగ్య సంరక్షణను అందుబాటులో చేస్తుంది అయితే భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇంకా అనేక సవాళ్ళు ఉన్నాయి ఒక సవాలు ధర ప్రైవేటు ఆరోగ్య సంరక్షణ చాలా ఖరీదైనది మరియు అనేక మంది భారతీయులు దానికి అందుబాటు కలిగి ఉండరు మరొక సవాలు నాణ్యత కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులు మరియు క్లినిక్లలో నాణ్యమైన వైద్య సేవలు లేవు అదనంగా భారతదేశంలో వైద్య నిపుణుల లోపం ఉంది ఇది సేవలు వేచి ఉండడం పెరగడానికి దారితీస్తుంది కోవిడ్ నైన్టీన్ మహమ్మారి భారతదేశంలోని ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను పరీక్షించింది ప్రభుత్వం మరియు ప్రైవేటు రంగ రెండు మహమ్మారిని ఎదుర్కోవడానికి కృషి చేశాయి కానీ అది అనేక సవాళ్ళను కలిగి ఉంది మహమ్మారి సమయంలో చాలామంది భారతీయులు ఆరోగ్య సంరక్షణ పొందడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు నా ప్రాంతంలో మెరుగైన ఆరోగ్య సంరక్షణను పొందడానికి ప్రభుత్వం ఈ క్రింది అంశాలపై దృష్టి పెట్టాలని నేను నమ్ముతున్నాను ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించడం ఆరోగ్య సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడం వైద్య నిపుణుల సంఖ్యను పెంచడం ఈ లక్షణాలను సాధించడానికి ప్రభుత్వం ఆసుపత్రులు మరియు క్లినిక్లను మరింత మెరుగుపరచడానికి పెట్టుబడులు పెట్టాలి అదనంగా ప్రభుత్వం ఆరోగ్య సంరక్షణ గురించి ప్రజలకు మరింత అవగాహన కల్పించడానికి కృషి చేయాలి తద్వారా వారు మరింత తెలివైన ఎంపికలు చేయగలరు